హలో హా అవునండీ ఓకే సార్ ఏది తీసుకుంటారు ఎన్సీయూనా హెచ్సీయూనా మిడ్ లెవెల్ కాస్టా ఏది ఓకే సార్ ఫైవ్ టూ టెన్ లాక్స్ అంటే అందులో హోండా ఉంది అండ్ కియా టాటా ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి ఓకేనా ఓకే సార్ ఇంకా ఏమన్నా అడగాలనుకుంటున్నారా ఓకే సార్ ఫైవ్ మెంబర్స్ ఫేమిలీ మెంబర్స్కి అయితే హోండా బెస్టే మీరెప్పుడొస్తారో చెప్తే మేము ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తాము మీరు టెన్ టూ ట్వెల్వ్ లాక్స్లో చూసారంటే మీకు ఎటువంటి జిఎస్టీ ఎస్జీఎస్టీ ఫైవ్ టూ టెన్ లాక్స్ అయితే హోండా బాగుంది సార్ మీరు చెప్పిన కంపెనీలోనే ఎప్పుడు సార్ ఓకే సార్ మీరెప్పుడొస్తారో మాకు ముందుగా చెప్పారంటే మేము ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి మీకోసం రెడీగా పెడతాము మీరు కాకపోతే ఫస్ట్ మీరు డౌన్ పేమెంట్ కట్టాలి థర్టి పర్సెంట్ మీరు తీసుకునే ఎమౌంట్ని బట్టి థర్టీ థౌజండ్ మీరు ఆల్రెడి పే చేసేసి తర్వాత మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సార్ మీరు వచ్చి ఒకరోజు ముం తీసుకునే ఒకరోజు ముందుగా వచ్చి మీరన్ని ఫామ్స్ ఫిలప్ చేసి ఇస్తే మేము మీకు కార్ ప్రొవైడ్ చేస్తం ఆ రోజుకి ఏం ఏం పడవు సార్ మీరు హోండా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అందులో అయితే ఏం పడవు ఓకే సార్